యోగా అనేది ఒక రకమైన వ్యాయాయం మాత్రమైతే కాదు యోగా వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి యోగా చెయ్యడంవల్ల మనకైతే ప్రశాంతత అయితే దొరుకుతుంది ప్రశాంతతో పాటు ఎనీ కొంచెం ధ్యాస అనేది ఎక్కడ పెట్టకుండా మన పైన మనం ధ్యాస పెట్టి అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది అండ్ అలానే కొంచెం మన యోగా చెయ్యడం వల్ల యా ఏవైనా ఆలోచనలు కానీ ఎక్కువగా టెన్షన్స్ ఉన్న కానీ ఆ టెన్షన్ల నుంచి వెళ్లి బయటికి అయితే వెళ్ళేసి ప్రశాంతంగా ఉంటాము యోగా చేసినంతసేపు అయితే ప్రశాంతంగా ఉండి మనమైతే ప్రశాంతంగ ప్రశాంతంగా ఉండి కంప్లీట్ చేస్తాం ప్రశాంతత కోసం అయితే యోగ చేస్తాం అండ్ ఆల్సో యోగా చెయ్యడం వల్ల మన ఆయుష్షు కూడా కొంచెం అయితే పెరుగుతుంది అండ్ మనం తీసుకోని వదిలే ఆ శ్వాస కానీ ఎక్కువ శ్వాస తీసుకుని చిన్నగా వదలాలి అట్లా వదిలినట్లయితే మనకు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ సమస్యలు కూడా ఎక్కువ రాకుండా అయితే ఉంటాయి అండ్ ఇంకా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి యోగా చెయ్యడం వల్ల చాలా ఇంపార్టన్స్ అయితే ఉన్నాయి అండ్ మన వయ వయస్సుతో పాటు మనం అయితే రోజు రోజు కూడా యోగా చెసినట్లయితే మన బాడీ అయితే దేనికైనా సహకరించతుంది సో అందుకని అయితే మనం అయితే రోజు యోగా అయితే చెయ్యాలి అండ్ పాటించాలి యోగా ఆసనాలు కానీ ఏవైనా